నమస్తే మేడం చెప్పండి మేడం ఓకే మేడం అవునా మేడం సరే మేడం మీ గది నెంబర్ చెప్తారా మేడం అవునా మేడం సరే మేడం అవునా మేడం వా వార్డ్ బాయ్స్ని వా వార్డ్ బాయ్స్ని పంపిస్తాం మేడం ఇంకేమన్నా సరే మేడం అయితే మేనేజర్ గారితో మాట్లాడతాను మేడం ఇంకా ఇబ్బందుందా మేడం అవునా మేడం అంటే కరెంటు ఈ మధ్యన ఎక్కువ తీస్తున్నారు దాని మీద ఏమవుతుందంటే జనరేటర్లు సరిగా పనిచేయట్లేదు మేడం అందుకని ఇక్కడున్న కుర్రోళ్ళు దాన్ని ఆపెస్తున్నారు నేను దాని గురించి మాట్లాడుతాను ఇంకా లైట్స్ ఆవన్నీ బాగానే ఉన్నాయా మేడం అంటే కరెంటు అబ్బాయికి ఫోన్ చేస్తాము లైన్ ఇప్పుడు పంపిస్తాం మేడం ఇప్పుడు ఫోన్ చేస్తా కరెంటోడికి గట్రా అలాగే మేడం తప్పకుండా అదే పనిచేయిస్తాను మేడం ఇప్పుడు కరెంటబ్బాయిని గట్రా పిలిపిస్తాను ఆ రూమ్లో నీళ్లు ఇవన్నీ కూడా చేసి క్లీన్ చేయిస్తాం మేడం

అలాగే మేడం ఓకే మేడం ధన్యవాదాలు మేడం